నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అందులో భగవద్గీత ఎక్కువగా చదువుతాను అందులో పురాణాలు గురించి ఎక్కువగా తెలుసుకుంటాము అందులో చాలా మంచి విజ్ఞానం కూడా ఉంటుంది పురాణంలో ఎలా చేసేవారు ఏంటి అని చరిత్ర తెలుసుకోవడం వంటి నేను ఎక్కువ భగవద్గీతను చదువుతాను అదేవిధంగా ఎక్కువగా సండే వచ్చే పుస్తకాలు కూడా చదువుతాను అందులో కథలు ఉంటాయి అందులో ఎక్కువ వంటకాల గురించి కూడా చదువుతాను అందులో నాకిష్టమైన వంటకం పానీపూరి తయారీ చేయాలి ఎలా చేయాలి అని వంటకాల స్పెషల్లో సండే స్పెషల్ బుక్కులో ఇచ్చారు అది కూడా చదివాను ఆ వంటకాలు నేను ట్రై చేశాను చాలా బాగా కుదిరాయి అందుకే నేను ఎక్కువ పుస్తకాలు చదువుతాను పుస్తకాలు ఎక్కువ హిస్టరీకి సంబంధించినయి కూడా చదువుతాను అందులో రాజకీయం అంటే కూడా అంటే రాజకీయానికి సంబంధించిన కొన్ని జీవులు అవి కూడా నాకు ఎక్కువ పుస్తకాల ద్వారానే దొరుకుతాయి కాబట్టి నాకు పుస్తకాలంటే చదవడమంటే చాలా ఇష్టం ఆ పుస్తకాలలో ఎక్కువగా అంబేద్కర్ చరిత్ర కూడా నేను చదివాను అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కూడా రాజ్యాంగం పుస్తకాలు కూడా చదివాను అందులో హక్కులు స్త్రీలకు సంబంధించినవి కమ్యూనిటీకి సంబంధించినయి మనకు కావాల్సిన హక్కులు సాధించుకునేటివి ఎన్నో మోటివేషన్ ఇయి ఉన్నాయి అవి ఆ పుస్తకాలు చదివి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను వాటిని నేను ఆదర్శంగా తీసుకొని వాటిని ఆనందిస్తున్నాను